నమస్తే రమేష్ ఎలా ఉన్నావ్ ట్రైనింగ్ ఎలా సాగుతోంది చూడు నువ్వు బాగానే ఆడావు కానీ ముఖ్యంగా మొదటి సగంలో నీ పాస్లు చాలా మంచి క్షణాలో వచ్చాయి కానీ కొన్ని కీలకమైన సందర్భాల్లో నీ కాళ్ళు నెమ్మదిగా స్పందించాయి దాంతో నువ్వు బంతిని పూర్తిగా నియంత్రించుకోలేకపోయావు అలాగే డిఫెన్స్ దూకుడు ఇంకా పెంచాలి చాలా సులభం ప్రతిరోజు మైదానంలో ఖచ్చితంగా ప్రాక్టీస్ చెయ్యాలి కేవలం ఆట ఆడడానికి రావడం సరిపోదు ప్రతిరోజు కొత్తదనం ఉండాలి నీ బలహీనతలను గుర్తించాలి వాటిపై ప్రత్యేకంగా కష్టపడాలి ఉదాహరణకు నీ వేగం పెంచుకోవాలి అంటే రోజు వేగంగా ఉరకడం కాదు ఆక్సిజన్ వినియోగాన్ని ఇంప్రూవ్ చేసుకుని వ్యాయామాలు చేయాలి చాలా మంచిది కానీ సమయం కంటే ముఖ్యంగా నాణ్యత ముఖ్యం నువ్వు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నది కాదు రమేష్ ఆ సమయాన్ని ఎంత ఫల ప్ర భ్రంగా ఉపయోగిస్తున్నావు అనేది అసలు విషయం ప్రతి సెషన్లో మీ ధ్యాస పూర్తిగా గేమ్ పైనే ఉండాలి అదేనమ్మా ఇక ని బలహీనతల గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం మీ ఫినిషింగ్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి గోల్ చేయడానికి అవసరమైన పర్ఫార్మెన్స్ పెంచాలి